గుడ్ ఈవినింగ్ మేడమ్ చెప్పండి మేడమ్ అది ఇప్పుడు మనకి ఫ్యాకల్టీ ఇంకా స్టూడెంట్స్ కొంచెం పెరిగినారు కద మేడమ్ లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఎన్రోల్మెంట్ ఎక్కువయ్యాయి క్లాస్లల్లొ స్టూడెంట్స్ ఎక్కువైనారు మనకి టీచింగ్ టీచింగ్ స్టాఫ్ ఇట్లా తక్కువుంది మేడమ్ మనకి బయాలజీ టీచర్ ఇట్లా ఇద్దరిద్దరు ఉండాలంటే సెక్షన్లు ఒకటే సెక్షన్ ఉంది కదా ప్రజెంటుగా టీచింగ్ అదే మేడమ్ మన టీచింగ్ స్టాఫ్ పెరుగుతూ పెంచుతాము మాట్లాడతా నేను మన డిస్ట్రిక్ డిస్ట్రిక్ ఎడ్యుకేషన్ ఇప్పటికైతే నేను పీటీ సార్కి చెప్తా మేడం పి పీటీ సార్కి చెప్పి పీటీ సార్ వచ్చి మనకక్కడ సీసీ క్యామెరాలు ఉన్నాయి కదా మేడమ్ అక్కడ నుంచి మానిటర్ చెయ్యొచ్చు కదా మనం ఒకసారి టీచర్స్ అందరం కలిసి ఒకసారి మీటింగ్ పెట్టి నేను మాట్లాడతా మేడమ్ పిల్లలతోని పిల్లకి పిల్లలకి ఇట్ల కొంచెం వార్నింగ్ లేక స్వీట్ వార్నింగ్ లేక కొంచెం ఓకే మేడం మనం త్వర త్వరలోనే మీటింగ్ పెట్టి మాట్లాడి ఆ ప్రాబ్లమ్ రిసాల్వ్ చేసుకుందాం మేడమ్ ఇదంతా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం మనకి ప్రజెంట్గా స్కూల్ల ఇవన్నీ రిసాల్వ్ చేసుకుని ఒకసారి మీటింగ్ పెట్టుకొని హై కమాండ్ మనం కొంచెం పెద్ద మీటింగ్ అందరి ప్రిన్సిపాల్లతోని చుట్టుపక్కల ఉన్న స్కూల్ వాళ్ళ వాళ్ళ ఓకే మ్యామ్ మీరేం టెన్షన్ పడకండి సరే మేడమ్ సరే మేడమ్ నేను రేపు రేపు ఈరోజు బయట ఉన్నా రపు కాలేజ్ స్కూల్కొచ్చి విజిట్ చేస్తా మేడమ్ ఒకసారి చూసి మొత్తం మానిటర్ చేసి పోతా ఓకే ఓకే మేడమ్ త్యాంక్ యూ